నా మాతృభాష తెలుగు కావడంతో నాకు తెలుగు నేర్చుకోవడం అంత కష్టమేం అవ్వలేదు మా తల్లిదండ్రులు మాట్లాడే విధానం చూసి మా చుట్టు ప్రక్కల వాళ్ళు మా బంధువులు మాట్లాడే విధానాన్ని బట్టి నేను తెలుగు నేర్చుకోవడం జరిగింది అండ్ అలాగే తెలుగు భాష నేర్చుకున్నప్పుడు నాకు అర్థం కానివి ఏమైనా ఉంటే నాకు నేను తప్పు పలికినవేమైనా ఉంటే నన్ను చాలా మంది సరి చేసారు దానివల్ల నేను తెలుగు నేర్చుకోవడం చాలా సులభం అయింది తెలుగు భాషలో నా అనుభవం చాలా మంచిగా ఉంది ఎందుకంటే ఏమైనా చెప్పాలనుకున్నా లేకపోతే మన వాళ్ళకి ఏ విషయమైనా తెలియజేయాలనుకున్న వేరే భాషలతో మాట్లాడడంకన్నా మన భాష అయిన తెలుగుతో మాట్లాడితే మనం చెప్పాలనుకున్న విషయం వాళ్ళకి సులువు సులువుగా అర్థం అవుతుంది వాళ్ళ యొక్క భావన కూడా మనకు మంచిగా అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది ఏ విషయంనైనను తెలుగులో చెబితే అంత కష్టం అనిపించదు మనం చెప్పాలని అనుకున్నది సాదాసీదాక వారికి అర్థం అవుతుంది వాళ్ళు చెప్పాలని అనుకున్నది కూడా మనకు అర్థం అవుతుంది తెలుగు భాషతో నాకు చాలా మంచిగా అనుభవం ఉంది ఎందుకంటే రోజువారి వాడకంలో

చాలా సంతోషపడతాను చాలా ఉత్సాహపడతాను క్రొత్త మాటలు నేర్చుకోవడానికి అలాగే తెలుగు భాషతో ఉన్న అనుభవం అనుబంధం ఇంకో మాటలో చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నేను తెలుగు భాషల్లోనే మాట్లాడటానికి ఇష్టపడతాను వేరే భాషలు ఉన్నప్పటికీని ఇంగ్లీష్ అయినను హిందీ అయినను ఉన్నప్పటికీని నాయొక్క మాతృభాషను మాట్లాడటానికి నేను ఎంతగానో ఇష్టపడతాను ఇది నాకు తెలుగు భాషతో ఉన్న అనుభవం అండ్ అలాగే నేను ఎలా తెలుగు నేర్చుకున్నానో అన్న విషయం